మా ఇంట్లో ముందు ఉన్న యార్డ్ నుంచి ఎవరో మా చెత్త బిన్ని దొంగలించారు సో అది ఒక టూ త్రీ హౌసెస్ ఫ్యామిలీస్ చెత్తను మేము వ్యర్థ పదార్టాలను అక్కడ వేస్తు ఉంటాము సో ఇది దొంగలించిన దొంగలించినందుకు మా ఇంటి ముందు చెత్తను ఇప్పుడు ఎక్కడ వెేయాలి అనేది ప్రాబ్లం అవుతుంది సో ఆ వ్యర్థాలను ఆ డస్ట్బిన్ని రీప్లేస్ చేయడానికి నేను నా దగ్గరలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి ఆ డస్ట్బిన్ని రీప్లేస్ చేయమని కోరాను వారు వెంటనే వన్ డేలో ఆ డస్ట్బిన్ని రీప్లేస్ చేసారు సో మీరు కూడా ఇలాంటి ఏమైన్నా ఉంటే మీ దగ్గరలో ఉన్న దానికి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ని అప్రోచ్ అయ్యి వారికి మీ ప్రాబ్లంని చెప్పి ఇలా వారి వారికి చెప్పి తొందరగా సహాయం చేయమని చె కోరండి